నేను నా ఆర్థిక ప్రణాళికను క్షమించి సమీక్షిస్తున్నాను ఇలా నా ఎన్పీఎస్ ఖాతాలోకి లాగిన్ అయ్యాను నేషనల్ పెన్షన్ సిస్టమ్ వెబ్సైట్ లేదా సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ వెబ్సైట్ను సందర్శించాను నా ప్రాన్ శాశ్వత పదవి విరామన ఖాతా సంఖ్య మరియు పాస్వర్డ్ని ఉపయోగించి నేను నా ఖాతాలో లాగిన్ అయ్యాను తర్వాత నామినీ అప్డేట్ విభాగానికి నావిగేట్ చేశాను నామినీ నవీకరించి లేదా నామినీ వివరాలు ఎంపిక పై క్లిక్ చేశాను నేను నా అప్డేట్ చేయాలి అనుకుంటున్న నామినేషన్ రకాన్ని ఎంచుకున్నాను లైక్ ఉదాహరణ ఇలా ఉంటాయి టైప్ వన్ టైప్ టూ లేదా రెండు అని తర్వాత నవ నవీకరించబడిన నామినీని సమాచారాన్ని అందించడం అందిస్తున్నాను ఇలా నామిని పేరు పుట్టిన తేదీ మరియు మీతో ఉన్న సంబంధాన్ని నమోదు చేయడం నామనీ చిరునామా ఫోన్ నెంబర్ మరియు ఇమెయిల్ ఐడీ అందించాను నామినీకి కేటయించవలసిన ఎన్పీఎస్ కార్పర్ శాతాన్ని పేర్కన్నాను ఫా ఫామ్ను సమర్పించడానికి నవీకరించబడిన నామినీ సమాచారాన్ని జాగ్రత్తగా సమీక్షించాను అభ్యర్థనలు ప్రమాణీకరించడానికి మా ప్రాన్ మరియు నా పాస్వర్డ్ నమోదు చేశాను నామనీ వివరాలను నవీకరించడానికి సమర్పించి క్లిక్ చేశాను రసీదును ముద్రించండి సేవ్ చేయండి మీ రికార్డుల కోసం ప్రింట్అవుట్ తీసుకోండి లేదా రసీదును సేవ్ చేయండి భవిష్యత్తు సూచన కోసం లావాదేవీ ఐడి లేదా రిఫరెన్స్ నెంబర్ను గమనించండి ఈ దశలను అనుసరించడం ద్వారా నాకు నా ఎన్పీఎస్ ఖాతాలో నా నామినీని వివరాలను నవకరించవచ్చు మరియు సరైన వారసత్వ ప్రణాళికను నిర్ధారించుకున్నాను